హలో నమస్తే మణికుమారి గారా అండి మాట్లాడేది టైలర్ గారు అదీ నేను ఇక్కడా ఇక్కడ బెల్వెదర్లో నేను టీచర్ కింద వర్క్ చేస్తున్నానండి అదీ ఓ వంద మందికి యూనిఫామ్ కుట్టాలండి అవుతుందా అండి మీకు అదీ ఒక నెలలో కుట్టేయాలండీ నెల రోజుల్లో వంద మందికి కుట్టాలి అందులో అరవై మంది అబ్బాయలకీని నలభై మంది అమ్మాయిలకి కుట్టాలండి నెల రో అంటే కొంచెం అర్జెంట్ అండి అంటే సమ్మర్ కదా మాకు ఒక నెలే టైమ్ ఉంటుంది మళ్ళీ అడ్మిషన్లు అయిపోతాయి కదండీ మాకు రెండు నెలల అంటే నాకు లేట్ అయిపోతాయండి అడ్మిషన్లు పోతాయి అంటే టయానికి మళ్ళీ నేను జూన్ ఫస్ట్కి మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేసేయాలి కదండీ ఇంకా కనీసం నెల పదిహేను రోజులు అయినా చూడండి అయిపోవాలి నాకు కొంచెం అర్జెంటు ఎంత అవుతుందండి ఇప్పుడు అబ్బాయికి ఎంత అవుతుందండి జత మూడొందలా అంటే అరవై మంది కదండీ మొత్తం చాలా మంది ఉన్నారు కదా తగ్గించండి రెండొందల యాభై అలా తగ్గిచ్చండి అంటే ఇంకో ఆర్డర్ మీకు రాదు కదండీ మళ్ళీ కావాలంటే వచ్చే సంవత్సరం కూడా మీ దగ్గరే కుట్టిస్తాం అంటే మీరు బాగా కుడతారని చాలా మంది చెప్పారండి అందుకనే మీ చేత కుట్టించుకుంటున్నాం అదీ అదీ క్లాత్ కూడా మేమే ఇస్తాంలేండి ఆ క క్లాత్ కుట్టేస్తే చాలు మీరు జస్ట్ మీరు కుటి కుడితే కుట్టించండి చాలు ఇంకేం అవసరం లేదు ఇప్పుడూ లే లేడీస్కి ఎంత అవుతుందండి జత అదీ వాళ్ళకి షర్ట్ టీషర్ట్ అది బ్యాడ్జ్లు కూడా కుట్టేయ్యాలండి ఇంకా పాకెట్కి బ్యాడ్జ్లు కుట్టేయాలి అన్నీ మేము పోవై మేమిస్తాం వాళ్ళకీ మూడొందల అవుతుందా అండి వాళ్ళ నెల పదిహేను రోజుల్లో అయిపోతుంది కదండీ మొత్తం ఇది కొంచెం తగ్గించండి మూడొందలంటే మరీ ఎక్కువ లాస్ట్లో కొంచెం వంద మందికి కందండీ రెండొందల యాభై సరేనా వంద మందికి కదండీ పదేంటండి బాబు మరీని

సరేలేండి అదే ఈ అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారా అండి సరేనండి ఓ ఐదు వేలు అడ్వాన్స్ సరేనండి మీరు నేను ఈ స్కూల్కి ఒకసారి వద్దురు గానండి అదీ సైజులు అవి తీసుకోవాలి కదండీ స్కూల్కి సోమవారం ఒకసారి ఫోన్ చేస్తానండి మీరు ఒకసారి రా రండి రాగలరు కదా సోమవారం సరేనండి త్యాంక్స్ అండి ఉంటానండి